డెబ్భై వేల రూపాయలు ఐదు వందల రూపాయలు ఏడు లక్షల రూపాయలు తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు